భారతదేశంలో అనేక రకాల పండుగలు మరియు సెలవులు ఉన్నాయి అవి దేశం యొక్క విభిన్న సంస్కృతులు మరియు మతాలను ప్రతిబింబిస్తాయి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలు మరియు సెలవులు కొన్ని నేను చెప్తాను ముందుగా దసరా పండుగ హిందువులు దసరా పండుగను రాక్షసులపై దేవతల విజయాన్ని జరుపుకుంటారు ఈ పండుగను పది రోజులు జరుపుకుంటారు మరియు ప్రతీరోజున దేవదూతలకు ప్రత్యేకమైన ఆరాధనలు జరుగుతాయి దసరా యొక్క చివర దినాన భారి దుర్గాదేవి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు మరియు సముద్రంలో లేదా నదిలో వాటిని విసర్జిస్తారు రెండవదిగా దీవాళి హిందువులు దివాళిని నూతన సంవత్సరం మరియు విజయం యొక్క పండుగగా జరుపుకుంటారు ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు మరియు ప్రతిరోజున దేవతలకు ప్రత్యేకమైన ఆరాధనలు జరుగుతాయి దివాళి యొక్క చివరిరోజున ప్రజలు తమ ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు మరియు కొత్త వస్తువులను కొనుగులు చేస్తూ ఉంటారు తర్వాతగా మూడవదిగా రంజాన్ రంజాన్ పండుగ ముస్లింలు రంజాన్ దేవునికి అర్పించిన ఉపవాస మాసం యొక్క పండుగ జరుపుకుంటారు ఈ పండుగను ముప్పై రోజులపాటు జరుపుకుంటారు మరియు ప్రతీరోజు ఉదయము నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు రంజాన్ చివరిరోజున ఇఫ్తార్ అనే విందులో ఉపవాసాన్ని విరమిస్తారు నాలుగవదిగా క్రిస్మస్ క్రిస్మస్ క్రైస్తవులు జరుపుకునే పండుగ యేసు యొక్క పుట్టినరోజునాడు ఈ యొక్క క్రిస్మస్ జరుపుకుంటారు ఈ పండుగను డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున జరుపుకుంటారు మరియు ప్రజలు చర్చిలకి హాజరవుతారు క్రిస్మస్ చెట్లని అలంకరిస్తారు మరియు ఒకరికొకరు బహుమతులిస్తారు అలాగే ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున కేకును కూడా కట్ చేసి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటారు ఐదోవదిగా గురుపౌర్ణమి సిక్కులు గురుపౌర్ణమున సిక్కు మతస్థులుగా మార్గదర్శకత్వం వహించిన పదిమంది గురువుల పుట్టినరోజును జరుపుకుంటారు ఈ పండుగను ఏప్రిల్ లేదా మేలో జరుపుకుంటారు మరియు ప్రజలు గురుద్వారాకు హాజరవుతారు గురువులు గురించి ప్రార్థనలు మరియు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు ఈ విధంగా ప్రత్యేకమైన పండుగలు గురించి వివరించడం జరిగింది